వీడియో గే వీడియో గేమ్ గురించి వీడియో గేమ్ చాలా ఆడతాను ఫస్ట్ వచ్చేసి పబ్జి ఆడినా కానీ నాకు చాలా ఇంట్రెస్ట్ అనిపించ లేదు ఆ తర్వాత ఫ్రీ ఫ్రీ ఫైర్ ఆడినా అది చాలా అంటే చాలా ఇష్టంగా ఆడినా ఒక సీజన్ టూ నుంచి ఆడినా మంచి తోపు ప్లేయరనే అని కొన్ని సిచువేషన్స్లో బంద్ చేయాల్సొచ్చింది తర్వాత నార్మల్ వీడియో గేమ్స్ ఆడటం మొదలుపెట్టినా దాంట్లో రియాల్టీ అనిపించింది వీడియో గేమ్స్ చాలా ఉన్నాయి దాన్ని చాలా అంటే చాలా ఆడాను ఇంకా ఇప్పటికీ కూడా కొన్ని వీడియో గేమ్స్ ఆడుతున్నాను వీడియో గేమ్స్లో చాలా బెస్ట్ అండ్ థింకింగ్ యార్ ఉన్నాయి చాలా ఇంట్రెస్టింగ్ గేమ్స్ కూడా ఉన్నాయి మెంటల్గా ఇబ్బందిగా ఫేస్ చేసే వాళ్ళు చాలా మంది గేమ్స్ ఆడతు ఉంటారు